చెప్పండి ఏం కావాలండి సరేనండి ఫైవ్ జి ఫోనా అండి శాంసంగ్లో అయితే ఫైవ్ జి ఫోన్ వచ్చిందండి కొత్తవి శాంసంగ్లో వచ్చినాయి ఈ మధ్యన ఫైవ్ జి ఫోన్లే ఎక్కువ వాడుతున్నారండి అందరూ శాంసంగ్ ఏ ట్వంటీ టూ అని కొత్తది సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అండి అది ఎయిట్ జీబీ ర్యామ్ ఫ్రంట్ క్యామెరా ఏమో ఫార్టీ ఎయిట్ మెగా సిక్స్టీన్ మెగా పిక్సెల్ బ్యాక్ క్యామెరా ఏమో ఫార్టీ ఎయిట్ మెగా పిక్సెల్ అండి బాగుంటుందండి ఫోన్ శాంసంగే ట్వంటీ టూ అదే అది ప్రస్తుతం అయితే ఇరవై వేలు ఉందండి ప్రస్తుతం ప్రైజ్ ఆఫర్లో అయితే ఇప్పుడు సీజన్ కాదు కాదండి ఆఫర్లు ఏం పెద్ద ఏం లేవు మహా అయితే ఇంకొక తౌజండ్ తగ్గుతుంది అంతే పంతొమ్మిది వేలకు వస్తుందండి అది లేదంటే రి అది లేకపోతే రియల్మీ ఉందండి రియల్మీ ఫైవ్ జి అది అయితే పదిహేను వేలే పదిహేను వేలుగా ఉందది సేమ్ అది కూడా స్టోరేజ్ స్పేస్ ఒకటి అది సిక్స్టీ ఫోర్ జీబీ వస్తుందండి మామూలుగా అయితే వన్ ట్వంటీ ఎయిట్ ఉండదది క్యామెరా కూడా సేమ్ బ్యాక్ బ్యాక్ ఏమో ట్వంటీ మెగా పిక్సల్ ఫ్రంట్దేమో ఏంటండి కలరు వేరే కలరు ఉన్నాయండి దీంట్లో సిల్వర్ కలర్ ఒకటి వస్తుందండి ప్రజెంట్ అయితే లేవు అయి బ్ల్యాక్ కలరే ఉందండి సిల్వర్ కలర్ అయితే మీకొక ఇంకో టూ డేస్లో అయితే నేను ఆర్డర్ పెడతాను టూ డేస్లో వస్తుందండి మీకు లేదంటే ఇది ఓకే ఇది అయితే పదిహేను వేలు పడుంతదండి పదిహేను అంటే ఇంకొక అంటే సీజన్ కాదు కాదండి ఇంకొక వెయ్యి రూపాయలు తగ్గుతుందండి పద్నాలుగండి ఫైనల్ పద్నాలుగు వేలవుతుందండి బాగుంటుందండి చాలా బాగుంటుంది ఈఎంఐ ఆప్షన్ అంటారా ఈఎంఐ అంటే ఇది నార్మల్గా షాప్కి వచ్చారు కదండి డైరెక్ట్గా ఈఎంఐ ఆప్షన్ అంటే ఆన్లైన్లో తీసుకుంటే ఈఎంఐ ఆప్షన్ ఉంటుందండి షాప్కి వచ్చినప్పుడు ఈఎంఐ ఆప్షన్లేం ఉండవండి అలాగా ఇంకా కావాల్సితే మీకు తక్కువలో కావల్సితే పన్నెండు వేలుది ఒకటి ఉందండి రెడ్మీ అది కూడా ఫైవ్ జీ ఫోనే పన్నెండు వేలు అది పదకొండు వేలుకి వస్తుంది అది ఫైవ్ ఫైవ్ జీ అండి పదకొండు అవుతుంది తీసేసుకుంటారా పదకొండు వేలు రియల్మీ తీసుకుంటారా సరేనండి అయితే నేను ప్యాక్ చేసేస్తానులెండి సరేలే ఓకే త్యాంక్స్ అండి